శ్రీనివాసా టెక్స్టైల్సా మీరు

అంటే మాకు శారీస్ లెహంగాస్ అవి కావాలి బల్క్గా అందుకనేసి కాల్ చేశాను వేరేవాళ్ళు చెప్పారు అందుకనేసి శ్రీనివాసా టెక్స్టైల్స్ బాగుంటాయనడం వల్ల చేసామండి అదే మేము మామూలుగా అయితే హైద్రాబాద్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం ఆన్లైన్లో కానీ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగుంటాయి శ్రీనివాస టెక్స్టైల్స్ అనడం వల్ల ఒకసారి కాల్ చేద్దామని చేసామండి కొత్త శారీస్ కానీ ఉంటాయండి ఎంతండీ కాస్ట్ ఎంతనుంచి స్టార్ట్ అవుతుందండి ఒక మాములుగా ఏవరేజ్లో ఒక హ హండ్రెడ్ పట్టు శారీస్ వరకు తీసుకోస్తారండి యావరేజ్ ఎంత పడుతుంది షాప్ అయితే బాగుంటుందాండి ఓకే అండి వస్తా అదే ఒకసారి చూద్దామనేసి మా వాళ్ళు చెప్పారు బాగుంటుంది అంత దూరం నుంచి ఎ తెచ్చుకోవడం అనే లోపల ఒకసారి కాల్ చేసామండి ఎప్పుడు రమ్మంటారండి మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు ఈ నెంబరే కదా ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చేటప్పుడు కాల్ చేసి వస్తానండి సరే ఓకే అండి సరే అండి సరే సరే ఓకే